రోజు అంతటిలో మనకి నీరు అవసరమయ్యే పనులు ఏమిటంటే కాలకృత్యాలు కాలకృత్యాలు అంటే మొఖం కడుక్కోవడం వాష్ రూమ్కి వెళ్ళడం కొన్ని సమ్థింగ్ ఎల్స్ వంట చేయడానికి నీళ్ళు అవసరం

బట్టలు ఉతకడానికి నీళ్ళు అవసరం ఇల్లు శుభ్రం చేసుకోవడానికి నీళ్ళు అవసరం నీళ్ళు లేనిది మనిషి లేదు నీళ్ళు మనకి చాలా అవసరం నీళ్ళు లేకపోతే మనం లేము అస్సలు నీళ్ళ తోనే అన్ని పనులు అవుతాయి ఇప్పుడు మనకి ఒకటి ఏమిటంటే నీళ్ళు పట్టుకోని పెట్టుకోని బట్టలు ఉత్తుక్కోవాలి ఇండ్లు కడగాలి సామాన్లు కడగాలి పిల్లలకు స్నానం చేపివ్వాలి ఇంకా మనం ఎక్కడికైనా బయటకి వెళ్ళేసి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి నీళ్ళతో మనం ఏడికి వెళ్ళినా చేతులు కడుక్కోవాలన్నా నీళ్ళే అవసరం మనకి నీళ్ళు లేకపోతే మనం ఏం చెయ్యలేం నీళ్ళు ఉంటేనే మనకి అన్ని సరఫరా అవుతాయి నీళ్ళతోన మనం చాలా రకాల వంటలు చేసుకోవచ్చు లైక్ సాంబార్ టొమాటో చారు ఇంకా వంటలు కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు సామాన్లు కడుక్కోవడానికి నీళ్ళు అవసరం ఇల్లు కడగటానికి నీళ్ళు అవసరం ఏమన్నా తుడవడానికి నీళ్ళతోనే తుడవాలి బండ్లు కడగాలి నీళ్ళతోనే ఆటోలు కడగాలి ఇంకా అవన్నీ అవన్నీ కడగాలంటే మనకి నీళ్ళే చాలా అవసరం మళ్ళీ మనం త్రాగడానికి నీళ్ళు అవసరం మనం ఎక్కడికైనా దూరం ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ వెళ్తారు ఉరుక్కుంటూ పోతారు ఉరుక్కుంటూ వస్తారు ధూపయితుంది ఇంటికి వచ్చి నీళ్ళు తాగుతారు ఇంకా చిన్నపిల్లలు ఇట్ల పోయి ఇట్ల ఇట్ల పోయి ఇట్ల వచ్చి నీళ్ళు తాగుతారు వాళ్ళకి ఊరికే ధూపయితుంది నీళ్ళే తాగుతారు మనము ఏ పని చెయ్యాలని అనుకున్నా నీళ్ళతోనే పని చేస్తాం మనం కల్లాపి చల్లుతాం సాంపి కల్లాపి అంటే సాంపి పెండ కలిపి పెండ అందులో కలిపి వాకిట్లో చల్లుతారు అది బర్రెలును గొర్రెలు బర్రెలను కడగాలి కడగాలి పొలాలకు నీళ్ళే ఉండాలి పొలాలకి నీరు పట్టించాలి పొలాలకి ఆలుగడ్డ ఆలుగడ్డకి నీళ్ళు ఉండాలి అల్లంకు నీళ్ళు ఉండాలి శెనిగాయలు నీళ్ళ శెనిగాయలు ఉంటాయి నీళ్ళ శెనిగాయలకు నీళ్ళు ఉండాలి నీళ్ళు లేకపోతే మొత్తం పోతుంది శెనిగాయ పంట మొత్తం పాడయిపోతుంది ఇప్పుడు నర్సరీ ఉంటుంది నర్సరీలో కొన్నిచెట్లు ఉంటాయి ఆ చెట్లకు నీళ్ళే అవసరం నీరు లేకపోతే చెట్లు ఎట్లా పెరగవు అసలు నీళ్ళు లేకపోతే చెట్లకు నీళ్ళు అవసరం పంటకు నీళ్ళు అవసరం ఇప్పుడు వర్షాలు పడి పడకపోతే రైతులు ఎంత మంది చాలా కష్టాలు ఏడుస్తారు అసల యాక్చుల్గా అయితే మా ఇంట్లో అయితే మా అప్ప ఏడుస్తాడు పంటలు పండుతాయి పండుతాయో లేవో ఈసారి అయిన చేతికి అబ్బుతాయో లేదో అని బాధపడతారు వాన పడకపోతే వాన పడితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాన పడితే పురుగు చచ్చిపోతుంది పంట కొంచెం బలంగా ఉంటుంది వాటికి ఎరువు వేస్తారు నీళ్ళల్లో కలిపి చల్లుతారు వరి బియ్యం బియ్యం బియ్యం మనకి నీళ్ళల్లోనే పంట పండుతాయి ఇప్పుడు వరి నీళ్ళల్లో నాటాలి నీళ్ళల్లో నాటి వరి చెయ్యాలి ఇంకా మనకు ఏం చేయాలనుకున్నా మనకు నీళ్ళు చాలా అవసరం నీళ్ళతోనే మనకి అన్ని పనులు అవుతాయి పంటలు అయితే నీళ్ళతోనే వంటలు నీళ్ళతోనే చేస్తారు బండ్లు నీళ్ళతోనే కడుగుతారు మనం ఏదైనా చేయాలనుకున్నా నీళ్ళతోనే ఇప్పుడు మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలనుకున్నా నీళ్ళతోనే శుభ్రం చేస్తాము పిల్లలు ముఖ్యంగా పిల్లలకు ఇట్లా పోయి ఇట్లా పోతారు ఇట్ల వస్తారు ఇట్ల పోయి ఇట్లా వస్తారు ఉరుకుతా వస్తారు కింద పడతారు దెబ్బలు తాకుతాయి ఆ రక్తం తుడిస్తే ఫస్ట్ నీళ్ళతోనే ఇట్ల ముఖం కడుగుతారు నీళ్ళే మొత్తం నీళ్ళతోనే అన్ని పనులు అవుతాయి నీళ్ళు లేకపోతే మనిషి లేడు నీళ్ళు ఉంటేనే మనిషి బతుకగలుగుతాడు మనిషి ఉంటాడు నీళ్ళతోనే అన్ని జీవులు జంతువులు మూగ పక్షులు మూగ జీవులు అన్ని జంతువులకు కూడా నీళ్ళు చాలా అవసరం జంతువులు జంగల్లలో ఉండే జంతువులకు ప్రతీ ఒక్క జంతువుకి నీరు అవసరం ఎగిరే పక్షి పోయి సముద్రంలో నీళ్ళు తాగి వస్తుంది ఇట్ల నీరు నీరు లేకపోతే మనిషి లేరు ఎవరు ప్రపంచమే లేదు అసల నీరు లేకపోతే నీరు ఉంటేనే అన్ని థ్యాంక్ యూ